నమస్తే అండీ అమృత రెస్టారెంటా అండి నా పేరు ప్రేమ్ కుమార్ నేను మీ రెస్టారెంట్ నుండి ఆహారం ఆర్డర్ చెయ్యాలనుకుంటున్నాను మా ఇంట్లో రేపు చిన్న ఫంక్షన్ ఉంది మా అక్క వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్ డే అండి అందువలన మేము మీ రెస్టారెంట్ నుండి ఆహారం ఆర్డర్ చెయ్యాలనుకుంటున్నాను నాకు కావలసినవి చికెన్ బిర్యానీ మటన్ కర్రీ పెరుగు చట్నీ సాంబార్ అండి ఇవి నాకు మాకు ఒక రెండు వందల మందికి మాకు ఆహారం కావాలి మీరు మాకు ఏ టైంకి సరఫరా చెయ్యాలంటే రేపు ఉదయం మీరు మాకు తొమ్మిది గంటలకల్లా తీసుకొచ్చి ఇవ్వాలండి మా అడ్రస్ హై స్కూల్ రోడ్లోని మూడవ ఇల్లు కొంచెం త్వరగా తీసుకురండి